చెప్పండి మ్యామ్ ఓకే మ్యామ్ మ్యామ్ ఫిఫ్టీ బుక్స్ అన్నీ కొంటారా లేకపోతే సపరేట్గా ఒక్కొక్కటి ఇమ్మంటారా

ఒక్కొక్క బుక్ అయితే నలభై రూపాయలు మ్యామ్ మీరు యాభై బుక్కులు ఒకటేసారి తీసుకుంటానంటే డిస్కౌంట్ ఇస్తాను మ్యామ్ మీకు కాస్త ఈ బుక్కులుతోటే వాటిని కూడా కొనుక్కుంటున్నారా మ్యామ్ ఓకే మ్యామ్ అవి కూడా ఈ ఈ యాభై మంది అంటే ఇవన్నీ యాభై మంది పిల్లలకి యాభైకి బుక్కులకి కలిపి ఇవ్వనా మ్యామ్ ఈ స్టేషనరీ తింగ్స్ కూడా ఓకే మ్యామ్ ఇది మీరు ఫోన్ చేసారు కదా మీకు ఆఫ్ మీరు వచ్చి తీసుకుంటారా లేకపోతే అదే ఆన్లైన్ డెలివరీ చేయమంటారా ఆన్లైన్ డెలివరీకి కొంచెం ఎగస్ట్రా ఛార్జ్ అవుతుంది మ్యామ్ ప్యాకింగ్కి వీటన్నిటికీ వచ్చి ఇయ్యడానికి డిస్కౌంట్ మేము తింగ్ స్టేషనరీ తింగ్స్ మీద ఇస్తాం కానీ మేము ఆన్లైన్ డెలివరీకి వాళ్ళకి పే చేయాలి కదా మ్యామ్ కుదరదు మ్యామ్ మాకు ఒక పది రోజులు పడుతుంది మ్యామ్ ఎందుకంటే మేము ప్యాకింగ్ చేసేసి మీకు ఇవ్వాలి కాబట్టి ఫైవ్ డేస్ అయినా పర్లేదు కదా మ్యామ్ ఓకే మ్యామ్ దాన్ని కూడా మీరు ఆన్లైన్ చేస్తారనుకుంటా కదా మ్యామ్ ఓకే మ్యామ్ మీ అడ్రస్ కూడా మీ అడ్రస్ ఇంకా ఆన్లైన్ పేమెంట్ రెండూ కలిపి మాకు వాట్సాప్లో చెయ్యండి మ్యామ్ మేం మీకు పంపిస్తాము త్యాంక్ యూ మ్యామ్ కాల్ చేసినందుకు